నమస్కారం మ్యాడమ్

నమస్కారం మ్యాడమ్ మేము ట్రిప్ వెళ్తున్నాము మా అబ్బాయికి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా లీవ్ కావాలి ట్రిప్ కోసం లీవ్ కావాలండి మా అబ్బాయికి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా లీవ్ కావాలి అంటే ఇగ మా బంధుమిత్రులతో అందరితో కలిసి వెళ్ళాలి అనుకున్నాము టికెట్ కూడా బుక్ అయినాయి మ్యాడమ్ అందుకని మా అబ్బాయికి ఏమి ప్రోబ్లం రా అసలు అది ప్లాను చాలా రోజుల ముందు నుంచి చేసుకుని ఉండే మా అబ్బాయికి కొంచెం ఈసారి మంచిగా స్కోర్ వచ్చేటట్టు చూసుకుంటు మ్యాడమ్ మంచిగా నేర్పిస్తాము ఇంకా ప్లీజ్ మ్యాడమ్ ఇది ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి స్కోర్ మంచిగా వచ్చేటట్టు చూసుకుంటాము మా ఇంట్లో ప్లాన్ కోసం అనుకోలేదు మ్యాడమ్ మా రిలెటివ్స్ ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసారు అట్లా ఇది అయిపోయింది స్కోర్ మంచిగా వచ్చేటట్టు చూసుకుంటాము ఇది ఒకసారి కొంచెం ఎక్స్క్యూజ్ చేసి ఇవ్వండి చేసి మ్యాడమ్ ఇది ఒకసారి కన్సిడర్ చేయండి అందరు వెళ్తున్నాం కదా వెళ్ళాలి